ఫార్మసిస్టా అండి నాకు ఫీవర్గా ఉంది ట్యాబ్లెట్స్ ఇస్తారా లేదండి ఫస్ట్ ట్యాబ్లెట్స్ వాడాక తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్తాను కోల్డ్ టూ త్రీ డేస్ అవి హై డోస్ కాదు కదా ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా ఓకే ఆన్లైన్లో పేమెంట్ చే ఆన్లైన్ డెలివరీ చేస్తారా నేను ఆన్లైన్లో పేమెంట్ చేస్తాను కొంచెం కాఫ్ ఉంది ఎప్పటివరకు అండి ఓకే ఎంత సేపటిలో వస్తారు ఓకే ఓకే ఓకే అండి ఆన్లైన్లో పే పేమెంట్ చేస్తాను